ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల గ్రామాల్లోని సంప్రదాయ గృహాల గురించి మాట్లాడటానికి కొంత కంటెంట్ ఇక్కడ ఉంది తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో సంప్రదాయ గృహాలు చాలా ప్రత్యేకమైనవి ఇది సాధారణంగా ఉత్యుత నిర్మించబడి చల్లగా సౌకర్యంగా ఉంటాయి నిర్మాణం గోడలు మట్టితో లేదా రాతితో నిర్మించబడతాయి పైకప్పు సాధారణంగా తాటి ఆకులు లేదా గడ్డి కప్పబడి ఉంటుంది నేలలు మట్టితో లేదా ఆవు పేడతో మనుపు చేయబడతాయి ఇళ్ళముందు విశాలమైన వాకిలి ఉంటుంది అక్కడ ప్రజలు కూర్చొని మాట్లాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు పిల్లలు సాధారణంగా వంటగది పడకగది మరియు పూజగది ఉంటాయి వాటి యొక్క ప్రత్యేకతలు ఈ ఇల్లు వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి ఇవి పర్యావరణ అనుకూలమైనవి మరియు స్థానికంగా లభించే పదార్థాలతో నిర్మించబడతాయి ఈ ఇల్లు గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి మరియు సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం చాలా ఇళ్లల్లో పశువుల కోసం ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది ఇంటి మధ్యలో తులసికోట ఉంటుంది ఈ సాంప్రదాయ గృహాలు మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వీటిని సంరక్షించడం మన బాధ్యత